అక్క ప్రమిల టైలరక్కా మాట్లాడేది అక్క మా ఇంట్లో పెళ్ళి పెళ్ళి ఫంక్షన్ ఒకటి ఉందిక్క ఒక వన్ వీక్లో బ్లౌజులు ఉన్నాయి ఒక టెన్ బ్లౌజులు ఉన్నాయి లహెంగాస్ ఉన్నాయి ఒక త్రీ డ్రెస్సులు ఉన్నాయిక్కా అక్కా ఒక బ్లౌజూ ఎంత తీసుకుంటారక్క మామూలుగా ఒక బ్లౌస్కి నాకు మోడల్సే కావాలక్క నాకు ఆన్యాయ వరకు స్పెషల్గా కావాలక్క పట్టు సారీస్కి

ఓకే అక్కా జరి అక్కా

అంటే అక్క ఇప్పుడు సారీని బట్టి బ్లౌజ్ని బట్టి మోడల్స్ పెడతారక్కా

మ్మ్

మ్మ్ అంటే ఇప్పుడక్కా ఫ్యామిలి

ఓకే ఇప్పుడు శారీ బ్లౌజ్ మాత్రం నేనిస్తానక్కా నాకు సాస్లు లైనింగ్లు అన్నీ చేసి ఇస్తారా అక్కా నాకు టెస్ట్ కంపల్సరీగా పెట్టాలక్కా బ్లౌజ్ పెట్టి బ్లౌజ్కి కింద వాటికి ఇ బబుల్స్ ఫ్లవర్స్గా రౌండ్ రౌండ్ ఉండేటట్టు పెట్టాలక్కా డ్రెస్ మెటీరియల్స్ ఎంత తీసుకుందిక్క డ్రస్ కూడా మోడల్గా కుట్టాలక్కా అంటే నెక్ది అవన్నీ మోడల్గా పెట్టాలక్కా

మ్మ్ లెహెంగా కాక ల లెహెంగా లాంగలెహంగాలా వచ్చి లాంగు పెట్టాలిక్కా బట్ ట్రెట్స్ పెట్టాలి బబుల్స్ లాంగ్ ట్రెట్స్ రావాలి కింద జరి వర్క్ రావాలక అంటే లాంగు క్లాత్ లాగా వస్తుంది కదా పావడా కిందంటే జరి వర్క్ ఉండాలక్కా ఓకే అక్కా ఎప్పుడు రమ్మంటారు అక్కా లేదక్కా మీ దగ్గరికి శారీసు డ్రస్ మెటీరియల్స్ మాత్రం తీసుకొస్తాను అక్కా అది మీరు టోటల్ రేట్ మ్మ్ అవును ఓకే ఒక వన్ వీక్లో అక్కా మ్యారేజ్ ఉంది వన్ వీక్లో అవును అవును అదే కంపెనీవి రెండు ఉన్నయక్కా ఓకే అక్క ఓకే థ్యాంక్ యూక్కా